మీ దగ్గర లోన్స్ అవైలబుల్ ఉన్నాయా అండి మాకు గోల్డ్ లోన్ కావాలండి మాకు సూట్ అవుతుందా అండి ఆ లోన్ మేము ఇంకా ఏమి అనుకోలేదండి మాకు ఇంకా ఛాయిస్ రాలేదు కాబట్టి అవునా అండి ఈ సండే ఓపన్ ఉంటుందా అండి మండే రోజు వస్తాం అండి కొద్దిగా మాకోసం ఏమేమి కావాలో చెప్తే మేము అన్ని ఫార్మాలిటీస్ ఫిలప్ చేస్తాం

ఒకసారి ఫ్యామిలీతో డిస్కస్ చేసి మీకు చెప్తాను అండి ఈ సండే వరకు చెప్తాను అండి

ఇంకా ఏమి అనుకోలేదు అంటే మాకు సూటబుల్ లోన్ ఇంకా అనుకోలేదు కదండి అవైలబుల్ ఉంటాయో లేదో

మినిమం ఫైవ్ ల్యాక్స్ అని అనుకున్నాం అండి ఫ్యామిలీ పర్పస్ ఇంకా దేనికి యూజ్ చేద్దామని ఏమి అనుకోలేదండి ఫస్ట్ లోన్ గురించి ట్రై చేద్దామని అనుకున్నాం అండి వస్తాను అండి ఓకే అండి ఓకే అండి